చెప్పండి మేడం ఏమి కావాలి చెప్పండి మేడం ఏమి ఇమ్మంటారు మంచిగా ఉంటాయండి అంటే మీకు ప్యాకెట్ పాలు కావాలా లేకపోతే మా దగ్గర గేదె పాలు ఉంటాయి ఆవు పాలు ఉంటాయి లేదంటే ప్యూర్ అంటే నీళ్ళు కలపకుండా ఉంటాయి చూసారా ప్యూర్ పాలు కూడా ఉంటాయి అండి మా దగ్గర గేదె పాలు పది లీటర్లా అండి ఎప్పుటికి అండి పది లీటర్లు ఉంటాయండి ఎప్పుడుకండి రేపు సాయంత్రానికా అండి

సరే అండి ఏంటండి గృహ ప్రవేశమా అంటే మీకు ప్యాకెట్ పాలు వచ్చి మామూలుగా రేటులు చెప్తున్నాను అండి మీకు ప్యాకెట్ పాలు అనుకోండి లీ లీటరు డెబ్బై రూపాయలు పడుతుంది అదే మాకు కొంచెం గేదె పాలు కొన్ని లీ కొన్ని వాటర్ కలుపుతాం కదండి అది అయితే ఎనభై రూపాయలు మీరు ప్యూర్ కావాలి అంటున్నారు కాబట్టి నీళ్ళు కలపకుండా వచ్చేదైతే లీటరు వంద రూపాయలు పడుతుంది అండి

సరే అండి పది లీటర్లు రేపు సాయంత్రానికి అండి సరే అండి అంటే మీ ఎక్కడ అండి మీ ఇల్లు తెమ్మంటారా మావాడిని మా వ్యాన్ అటు వస్తుంది అనుకుంటా వస్తే అటు ఇద్దామని సరే అండి

సరే అడ్వాన్స్ ఏమైన్న ఇస్తారా అండి ఎంత రాసుకోమంటారు

ఐదు వందలు రాస్తాను అండి మీకు ఎవరన్న పంపిస్తాను అన్నారు కదా క్యాన్ ఏమైన పంపుతారా లేకపోతే మే మా క్యాన్లో ఇచ్చి తిరిగి పంపిస్తారా మా మా క్యాన్లో వేసి పంపించనా అండి సరే అండి సరే అండి అయితే రేపు సాయంత్రానికి మీ పేరేంటి అండి రా అంటే రాయాలి కదా ఆయన పేరు రాసుకోమంటారా పోని ఆయన పేరు రాసుకుంటాను లేండి